మంచిర్యాల ప్రధానమైన కొన్ని స్థానిక పరిశ్రమలు ఏంటంటే అడం ఆఫ్ అగ్రి కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఓం ఫాబ్రికేషన్ వర్క్స్ రెబ్బెన గాడ్ గిఫ్ట్ ఇటుక పరిశ్రమలు ఇవి అనేది కాలక్రమేణా వృద్ధి అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఇవి ఎదురుకొంటున్న సమస్యలు వచ్చేసి ఆయొక్క పరిశ్రమలు అనేది దాన్ని ఫ్రాంచైస్ బిజినెస్గా పిలవడం జరుగుతుంది ఆ ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే కాంపిటీషన్ అనేది ఉండడం జరుగుతుంది ప్రతీ ఒక్క కాంపిటీషన్ ఉందంటే ఖచ్చితంగా అందులో లాస్ అనేది రావడం జరుగుతుంది ప్రతీ ఒక్కటి కూడా కాంపిటీషన్తో నడవడం అనేది ఈమధ్య కాలంలో జరుగుతుంది ఈ కాంపిటీషన్

మంచిగా గట్టి మట్టితో సెట్ చేయడం వల్ల ప్రతీ ఒక్కటి మనం చేస్తేనే వర్క్ అనేది అవుతుంది కాబట్టి అన్నీ కూడా మనం లాభం చెందే విధంగానే చేసుకోవాలి ఆ యొక్క ఇటుకలు కానీ లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ అగ్రి కానీ మన వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ ఒక్కటి కూడా అవి చేసుకోవడం జరుగుతుంది ఈ వ్యవసాయం అంటే మనం నాటు పెట్టిన దగ్గర నుండి కలుపులు తీసేంత వరకు కూడా మందులు వేయడం లేకపోతే ఇంకా ఏదైనా చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంది ఈ బిజినెస్లో కాంపిటేషన్ అనేది ఎప్పుడూ రాకూడదు లాస్ కానీ లాభం కానీ ఖచ్చితంగా రాకుండా అనేది చూసుకోవడం జరుగుతుంది కాంపిటీషన్ ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది మనం ఎప్పుడూ కానీ ఖచ్చితంగా లాస్ అండ్ లాభం కాదు ఇన్వెస్ట్ అండ్ పర్చేస్ లెక్క ఉండాలి ప్రతీ ఒక్కటి కూడా మనం అనేది లాస్ చూడకూడదు మనకు అనేది వన్ టైం పర్చేస్ చేస్తే లైఫ్ టైం అనేది సెటిల్మెంట్ అనేది జరుగుతుంది వర్క్ అనేది ఎలా చేసుకుంటున్నా ఎట్లా చేసుకుంటున్నాము అనేది తెలియాలి లాస్ లాభం అనేది కాదు వర్క్ అనేది మనకు న నచ్చి చేస్తున్నామా లేదా నచ్చకుండా చేస్తున్నామా అనేది మాత్రం ఒకటే మనం చూసుకోవాలి ప్రతీ ఒక్కటి కూడా మనం